తెలుగు భాష మీదైతే ఎప్పుడూ ఏ భాష ఎలాంటి ప్రభావం చూపించలేదు ఎందుకంటే ఎవరు లాంగ్వేజ్ వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు వేరే వేరే లాంగ్వేజెస్ ఇప్పుడు తమిళ్ కాని తమిళ్ వాళ్ళకి తమిళ్ ఎక్కువ యూస్ చేస్తారు లేదా గుజరాతీస్ గుజరాతి లాం వాళ్ళ లాంగ్వేజ్ యూస్ చేస్తారు కేరళ వాళ్ళు మలయాళం ఇలాగ ఒక్కొక్క చోట ఒక్కొక్క లాంగ్వేజ్ ఫేమస్ అయ్యి ఉంటుంది తెలుగు భాష అనేది తెలుగు మన భారతదేశం ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో తప్ప ఎక్కువ ఎక్కడ యూస్ చేయరు ఎక్కువ వరకు మోస్ట్లీ ఎక్కువ హిందీయే యూస్ చేస్తారు ఇంకోటేంటంటే ఇంగ్లీషు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో తెలుగు లాంగ్వేజ్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి జాబ్కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి కంపల్సరీ ఉండాలి ప్రతి ఇప్పుడు ప్రతి జాబ్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మనకి ఇంగ్లీష్ లేకపోతే ఇంకా మనం జాబ్ సెలక్షన్ జాబ్ సెలెక్ట్ కూడా చేస్కోరు ఇంగ్లీష్ అనేది బేసికల్లీగా ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి ఇంగ్లీష్ అనే లాంగ్వేజు తెలుగు తెలుగు ఏంటంటే మన మదర్ టంగ్ మనం మాట్లాడటం మనం మనకి ఇంకా సబ్జెక్టు ఉండడం గ్రేట్ ఇంకా చాలా చాలా కొన్ని చోట్లకైతే అసలు తెలుగు అని సబ్జెక్టే ఉండదు ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు ఉంటుంది అదే తమిళనాడులో తమిళ్ ఉంటుంది తెలుగు ప్లేస్లో అలాగా స్పెసిఫిక్ ఒక లాంగ్వేజ్ అనంటే మనం స్పీక్ ఇంటి దగ్గర ఓపెన్గా మనం మాట్లాడుకునేటప్పుడు మన పేరెంట్స్తో మాట్లాడుకునేటప్పుడు ఎక్కువ మాత్రమే తెలుగు యూస్ చేస్తాం ఇప్పుడు చాలా తక్కువ మంది తెలుగు యూస్ చేస్తున్నారు అదే ఇప్పుడు అలా తక్కువ యూస్ చేయడం వల్ల వాళ్ళు బా మన తెలుగు వాళ్ళు కాకుండా పోరు అలాగే వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఒకసారి కాకపోతే ఒకసారన్న వాళ్ళ మనసుకు తెలుస్తుంది వాళ్ళు మాట్లాడతారు మాట్లాడరు వాళ్ళు మాటా కొంతమంది అంటారు మాట్లాడటం లేదు అని పోజులు కొడుతూ ఉంటారు కానీ అలా ఏం ఉండదు మాకు రాదు అని అనే వాళ్ళకి తెలుగు నిజంగా తెలుగు ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటుంది అందరూ అంటారు కదా అన్ని భాషల్లో తెలుగు భాష లెస్స అని అలాగా నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం మా మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేను మాట్లాడటం కూడా తెలుగులోనే మాట్లాడుతాను నేను బయట ఎలా ఉన్నా సరే బయట ఎలా మాట్లాడినా సరే మా ఇంట్లో వచ్చేసరికి నేను తెలుగే మాట్లాడతాను ప్రతి ఒక్కళ్ళు అలాగే ఉంటారు అని నేను అలా అని అలా ఉంటారని నేననుకుంటున్నాను నేను నాకు తెలిసిన వాళ్ళలో కూడా సేమ్ అంతే మేము కాలేజ్లల్లో కాని నేను చదువుకున్న స్కూల్లో కాని ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడమంటారు ఇంగ్లీషు లాంగ్వేజ్ కంపల్సరీ అంటారు కానీ నేను మాత్రం ఎప్పుడూ ఎక్కువ యూస్ చేసేదల్లా తెలుగు మాత్రమే స్కూల్లో కాలేజ్లో ఎలా ఉన్నా సరే నేను నా ఇంట్లో కాని నాకు నేను ఓపెన్గా ఉన్న వాళ్ళ దగ్గర కాని నేనెక్కువ యూస్ చేసేది యూస్ చేసేదైతే తెలుగు నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం అలాగే వేరే వేరే భాషల వాళ్ళు మన తెలుగు భాష ఏమి తక్కువ అవ్వట్లేదు మన తెలుగు భాష మీద ప్రభావం అయితే అంత నాకైతే చూపించు కనబడుతున్నట్లయితే నాకైతే ఏమనిపించట్లేదు నాకైతే తెలుగు భాష ఇష్టము అలాగే ఎలాంటి ప్రభావం జరగట్లదనే అనుకుంటున్నాను నేను తెలుగు మీద